తోట పని చేయడానికి మొదటిసారిగా మనం గునపాలు వాడుతాం గునపాలు వాడి గోతులు తవ్విన తరువాత ఆ గోతుల్లో మొక్కలు వేసి మొక్కని తోయడానికి పారలు మన్ మట్టిని తోయడానికి పార వాడుతాం ఆ మొక్క పెద్దది అవ్వడానికి మనం స్ప్రింక్లర్లు అలాగే వాటర్ జగ్గులు నీరు పోయడానికి వాడుతాం అది మొక్క కొంచెం పెరిగిన తర్వాత దాని చుట్టూ గడ్డి పెరుగుతుంది కదా ఆ గడ్డిని తీయడానికి పనికిరాని గడ్డిని తీయడానికి కలుపు తీయడానికి బొరుగులు వాడుతాం ఆ మొక్క పెరిగిన తర్వాత బాగా ఏపుగా పెరిగిన తర్వాత అందంగా కట్ చేయడానికి మనం కత్తెరలు వాడుతాం ఆ కత్తెరలు వాడి మొక్కలని అందంగా తీర్చిదిద్ది గార్డెనింగ్గా రూపొందిస్తాం